అవును అండి చెప్పండి మాది ఇక్కడ కాటేదాన్లో ఉంది అండి

అవునా ఏం ఫోన్ అండి అది అవునా అంటే ఇప్పుడు డ్యామేజ్ డ్యామేజ్ ఎక్కువ అయిందా అవునా అంటే మీకు ఒరిజినల్ పార్ట్స్ కావాలి లేకపోతే నార్మల్గా వాడుకోవడానికి కావాలి లేదండి మా దగ్గర ఒరిజినల్ ఉంటాయి లే నేను చూసి చెప్తాను అండి అంటే మీరు రీసెల్లర్ చూపించుకున్నప్పుడు మీకు వాళ్ళు ఏమైనా పార్ట్స్ ఇట్లా డూప్లికేట్ వేసినట్టు ఉన్నారు మేము మా దగ్గరన అయితే డూప్లికేట్ ఉంటాయి ఒరిజినల్ ఉంటాయి ఒరిజినల్ కావాలి అంటే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇక డూప్లికేట్ త్రీ థౌజండ్ అట్లా ఉంటుంది మాములుగా అయితే ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో అయిపోతుంది అవునా అట్లా వేయించుకుంటే మీరు మాములుగా నార్మల్గా వేసుకోండి అవునా అదే నా కాని ఇక మీరు మళ్ళీ వన్ ఈ ఇయరే వాడతాను అంటున్నారు కదా వన్ ఇయర్ వాడేది అయితే నార్మల్ వేసుకోండి ఇక దాని తరువాత మళ్ళీ క్రొత్త ఫోన్ తీసుకోండి ఇక కాటేదన్ అండి న్యూ మొబైల్స్ అమ్ముతారు ఇంకా ఏమో ఏమైనా రిపేర్ ఉన్నా చేసి ఇస్తాము అండి ఇప్పుడు

ఇప్పుడు వన్ప్లస్ ఉంది అండి వివోలో కూడా క్రొత్త మోడల్స్ వచ్చినాయి ప్రైజూ మీకు థర్టీ థర్టీ టూ ఉంటుంది అండి వివో వచ్చేసి అదే మీకు వన్ప్లస్ అయితే ఓ ట్వంటీ ఎయిట్ థర్టీ లోపల సేమ్ రేంజ్ ఉంది సేమ్ కర్వుడ్ డిస్ప్లేతో మంచిగా ఉంది అండి ఫోన్ కూడా అది స్టోర్ పేరా అండి సాయి కిరణ్ మొబైల్స్ అండి ఇఎంఐ ఇక్కడ మా దగ్గర ఉండదు అండి అది మీకు మే నెట్ కట్టాలి అండి అవును అండి ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ